మనం మన మనం ఒక రోజులో మన ఆహారం తీసుకుంటే అది మంచి ఆహారం తీసుకుంటే మనకి ఆరోగ్యం చాలా సహ సహకారం చేస్తాయి ఆరోగ్యం అంటే మన ఆరోగ్యానికి ముఖ్యం మన ఆరోగ్యం మన తినే ఆహారంలో ఏమి ఉంటాయంటే మనకి మనం తీసుకున్న ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్స్ ఉండే ఆహారం మనం తీసుకోవాలి అలా తీసుకొని ఉండేటట్టు అయితే మనకు ఆరోగ్యానికి మనం ఎలా అయితే అవి చాలా సహాయపడుతుంది మనం మన దొరికే మన నా నాణ్యమైన మనకు దొరికే నాణ్యమైన కూరగాయలు అంటే బెండకాయ బీరకాయ తర్వాత కా కాకరకాయ తర్వా క్యారెట్ ఇలాంటివన్నీ కూడా మన మనకు దొరుకుతాయి బియ్యం కూడా సన్న సన్న బియ్యం కాకుండా కదా మన షుగర్ లేనివి తరం మనం తినే ఆహారంలో మంచి నాణ్యమైన షుగర్ ఒక ఇలాంటివన్నీ మంచి మంచిగా మన ప్రాంతంలో ఈ యొక్క బియ్యం దొరుకుతాయన్నమాట రై రై రైస్ మాత్రం వరి ధాన్యాలు మన వరి ధాన్యాలు ఎక్కువగా మన ప్రాంతంలో పండుతాయి కాబట్టి మనకు ఆహారం ఈ యొక్క ఆహారము మంచిగా మనం ఆడించినట్లయితే మనం మన సొంతంగా బియ్యాన్ని ఆడించుకున్నట్లయితే ఆయొక్క ఆహారంలో మన యొక్క మంచి కూరగాయలు తీసుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి